అన్నా పట్టాభి స్వీట్స్ఏగా మనకీ ఒక ఒక మూడొందల మందికి లడ్డూ కావాలన్నా ఏమేం లడ్డూలున్నాయి అన్న ఎన్ని టైప్స్ ఉన్నయి మన దగ్గర బూంది లడ్డు డ్రై ఫ్రూట్సు సన్న పూస

ఓకే ఓకే అది మనకి రేట్ ఎంత పడుతుందన్నా ఒక్కొకటి ఒక కిలో

ఎన్ని పీసులోస్తయి అన్నా ఒక కేజీకి ఓకే అంటే అప్పుడు మూడొందల మందికి అంటే ఎన్ని కేజీలు పడతై మనకి ఒక ఆరు

అరవైయా ఓకే అది రేట్ ఎంతన్నా ఓకే నూట యాభైయా కొంచం ఏమన్నా తగ్గిచేదన్నా సరే నూట ఇరవై ఓకే ఓకే అన్న ఒకసారి కనుక్కొని చెప్తాను ఓకే ఓకే